మా ప్రాంతంలో గృహమునందు ఉన్న పనులను ఎక్కువగా స్త్రీ చూసుకుంటూ ఉంటుంది బయట పనులను పురుషులు పంచుకుంటారు బయట పనులను వస్తువులను తేవటం ఏమైనా కోనం కొనగలిగిన సామానులను పురుషులు సర్వం ఇంటి వద్దన సిద్ధం చేస్తే వంట పనిని స్త్రీ బాధ్యతగా చూసుకుంటూ ఉంటుంది వచ్చినవారికి వడ్డించడము ఎవరైనా బంధుమిత్రులను మంచిగా చూసుకొనుటకు స్త్రీ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది కుటుంబ వ్యవస్థ పూ కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర ప్రధానమైనది వచ్చినవారికీ అన్ని విధములుగా సౌకర్యంగా వడ్ఢనలు అన్ని చూసుకునేది స్త్రీ మాత్రమే ఆ కుటుంబ బాధ్యత ఎక్కువగా స్త్రీ పైనే ఉంటుంది పురుషులు సంపాదించి ఇంటికి కావాల్సిన ధనముని సమకూర్చడం పురుషుల బాధ్యత